నేను ఎక్కడో ఒక చోటులో ఉన్నాను అక్కడికి ట్యాక్సీ సమయానికి చేరుతుందా లేదా ఇంకా నేను వొక్ వెళ్ళవలసిన చోటులో ఉండగా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను అందుకే వెళ్ళవలసిన చోటుకి వెళ్ళడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది నేను ఒక చోటుకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈ ట్రాఫిక్ నుంచి నేను అక్కడకి ఎంతసేపటిలో నేను వెళ్ళగలను మీరు నాకు ఏదైనా సహాయం చెయ్యగలరా మీరు సహాయం చేయగలిగినట్టు అయితే నాకు ఏదో ఒక సంభాషణ ఇవ్వండి నాకు త్వరగా అక్కడికి చేరుకునే సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను నేను ఉన్న చోటుకి మీరు ఎంత సేపట్లో ఇక్కడకి రాగలరు మీకు ఇక్కడకి రావడానికి ఎంత సమయం పడుతుంది దాని పట్టి నాకు మీరు ఎ ఎలా సహాయం చేయగలుగుతారో చెప్పండి